నేను ఒక ఆరు నెలల క్రితం నా కుమారుడు కోసం ఒక మొబైల్ ఫోను కొన్నాను అది వాడు ఎంతో ఇష్టంగా కొనమని చెప్తే రియల్ మీ కంపెనీ నుండి మొబైల్ ఫోను కొన్నాను అమెజాన్లో నుండి అది బ్యాటరీ లైఫ్ బాగా వస్తుంది అండ్ కెమెరా కూడా బాగుంటుంది అని చెప్పాడు

ఫోను రేటు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల రూపాయిలు మిని ఇంచుమించుగా పడింది అంతా ఫోను మొత్తం బాగుంది